హలో గుడ్ ఆఫ్టర్నూన్ మ్యాడం నాకు స్టమక్ పెయిన్ వస్తుంది అలాగే కొంచెం జలుబు కూడా అయింది మ్యాడం మీ దగ్గర ఏమైనా ప్రిస్క్రిప్షన్ మెడిసన్స్ ఉన్నాయా నైట్ నుంచి అండి డోలో ట్యాబ్లెట్ ఒకటి వేసుకున్నానండి నైట్ కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది చాలా నెక్ పెయిన్ కూడా ఉంది నెక్ పెయిన్ కూడా ఉంది మ్యాడం అంత టైం లేదండి అంటే ఇంక డాక్టర్ని విజిట్ అయ్యేంత టైం లేదు కొంచెం ఏమైనా మెడిసన్ ఉంటే చెప్పండి దానితో కూడా తగ్గకపోతే చూస్తాను తర్వాత

అంటే ఇప్పుడు నేను డోలోనే కంటిన్యూ చేద్దాం అనుకున్నా అదేమీ ఎఫెక్ట్ చూపియ్యదా అండి

అవునండి ఒకటేసారి అండి రాత్రి వేసుకున్నాను లేదండి సరే అండి త్యాంక్ యూ